మేము ముందుగా మండల ఆఫీసులో ఏఈ గారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేస్తాము అతనితో సైన్ చేయించుకుంటాము దాని తర్వాత డిడి అనేది కడతాము డిడి కట్టిన వారు మళ్ళి ఇంకొక డీడీ కడతాము అప్పుడు లైన్మాన్ గారు వచ్చి మా పొలాల దగ్గర మీటర్ అనేది బిగిస్తారు అలానే కరెంట్ కలెక్షన్ లైన్ కూడా ఇస్తారు ఎండాకాలంలో కరెంటుకు తీసేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము దీని వల్ల మాకు పొలం అనేది పోతుంది అలానే వర్షాకాలం కూడా కరెంటు కోతలు ఎక్కువగా ఉంటాయి దీని వలన మాకు వరిచేననేది పోతుంది మేము ఆర్థికంగా ఇబ్బంది అనేవి ఎదుర్కొంటూ ఉంటాము